నన్ను ఏడిపించిన బుక్ అయితే అండీ జరిత మాతృ హృదయం అనేసి ఒక కథ ఉంటుందండి అది ఏంటంటే మనకి తెలుగు బుక్ఏ అది ఒక కథల పుస్తకం లాగా ఉంటుంది అనమాట ఒక్కొక్క స్టోరీస్ అనమాట అందులో జరిత మాతృ హృదయం అనేసి ఒక పక్షి గురించి చెప్తా ఉంటాడన్నమాట ఆ పక్షి ఏంటంటే తను తన పిల్లలు ఒక గూటిలో ఉన్నప్పుడు అగ్ని అనేది రాచుకుంటదనమాట అది ఎలా పుట్టిందో తెలియదు కానీ ఒక అగ్ని అనేది రాచుకుంటుంది అనమాట రాజుకున్నప్పుడు ఏమవుతదంటే ఆ పక్షికి ఇంకా ఆ పక్షి పిల్లలకు ఇంకా రెక్కలు రాలేదు అనమాట ఎగిరిపోలేక పోతాయన్నమాట అయితే జరిత అనేది ఆ పక్షి పేరు అనమాట తనైతే అందులోనే ఉన్న ఉండి తన పిల్లల్ని ఎలాగా బయటకు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటాదన్నమాట అండి చుట్టూ అగ్ని ఆవరించేస్తదన్నమాట అయితే ఒక పక్షైనా కూడా తన యొక్క ఫీలింగ్స్ అనేవి ఆ కథలో చాలా బాగా చెప్తాడన్నమాట అంటే ఒక తల్లి హృదయం అనేది ఎలా ఉంటుందో మనకు అందులో చెప్తారు అదేంటంటే తన పిల్లలు కాలిపోతున్నారు నేను ఇప్పుడు ఎలాగా బయటకు వెళ్ళగలను దేవా నువ్వు నాకు సహాయం చెయ్యి నేను ఈ పిల్లల్ని పట్టుకుని ఎలా వెళ్ళను అని ఒక మనిషిలాగే తను బాధపడుతూ ఉంటుంది అనమాట అదేంటంటే మనం చదువుతున్నంత సేపు కూడా దానికి మనం కనెక్ట్ అవుతాం అనమాట అండీ చాలా బాగా అనిపించింది నేనైతే ఆ కథ చదువుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా నేను అనుభవించినట్టుగా అయిపోయి నాకైతే ఏడుపు వచ్చేసిందండీ ఇప్పటికీ ఆ కథ చదు ఆ కథ పేరు గుర్తు తెచ్చుకుంటేనే నాకు మనసంతా బాధగా అనిపిస్తుంది అనమాట ఆ పిల్లలు అలాగా అగ్నిలో పడి చనిపోవడం ఇంకా నాకు తప్పదు నేను బయటకి ఎగిరిపోవాలి అనేసి బలవంతంగా ఇంకా తను బయటికి ఎగిరిపోతుందన్నమాట అప్పుడు ఆ తల్లి ఎలాగ ఏడుస్తుందంటే ఆ ఏడుపును కూడా కవి వర్ణిస్తూ ఉంటాడు అనమాట అండీ నిజంగా చదివినప్పుడు కూడా నాకు చాలా బాధగా అనిపించింది అండీ